సోనీ చెప్పు ఏమి లేదుఊరికే ఉన్న షాపింగ్ వెళదాం అనిచూస్తున్నాం ఓకే మనకు దగ్గరలో మనకి దగ్గరలో అంటే విశాల్ మార్ట్లో బాగున్నాయి అంట ఆఫర్సు నా దగ్గర ఒక టూ థౌసండ్ అలా ఉంది బాగున్నాయి అంట మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళిర్రు లాస్ట్ టైమ్ ప్రీ వెడ్డింగ్ ఉంటే సో అందులో బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయంట వెళ్ళి వెళ్ళి వద్దాము వస్తావా నువ్వు అంటే ఇది షార్ట్ మిడ్డీసు బై వన్ గెట్ వన్ షార్ట్ మిడ్డీసు కుర్తీస్ పార్టీ వేర్ బాగుటాయి అంట వెళదాం ప్లీజ్

ఓకే వెళదాం బాయ్